పల్లెటూరిలో పొద్దున లేస్తే పొద్దున లేచి ఇల్లు శుభ్రం చేసుకోవడం కాఫీలు టీలు తాగడం టిఫిన్లు చేసుకోవడం అదేంది చద్ది మూట కట్టుకొని పంటపొలాలకి వెళ్లడం పని చేసుకోవడం సాయంత్రం అయితే ఇంటికొచ్చి అలసట తీరడానికి వాళ్ళకి ఇష్టమైన ఆటలు ఆడుకోవడం సరదాగా కూర్చొని పక్కింటి అక్కింటి చుట్టాలు రిలేషన్ పక్కన అక్కన వాళ్ళందరూ ఆడవాళ్ళందరూ కూర్చొని సరదాగా మాట్లాడుకోవడం ఆటలు ఆడుకోవడం పరిగెత్తడం గెంతడం ఇవన్నీ చేయడం వలన వాళ్ళకుండే వాళ్ళు ఆ రోజు చేసిన శ్రమ కష్టం ఆ రోజు జరిగిన ఏవైనా సరే సంతోషంగా మర్చిపోయి అట్లాడుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తుంటారు ఆడుకోవడం వలన వాళ్ళు ఆ రోజు అంతా చేసిన కష్టం మర్చిపోతారు ఆ రోజు ఏదన్నా జరిగుంటే అబ్బా దీన్ని గురించి ఆలోచించకుండా దాన్ని మర్చిపోయి హా సరిలే అని దాన్ని పక్కన పెట్టడమూ ఇలాంటివన్నీ కొన్ని జరుగుతుంటాయి ఆటలు ఆడుకోవడమే అని కాకుండా చుట్టుపక్కల ఉన్నవాళ్లు వాళ్ళ ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ ఆటల ద్వారా కొంచెం మనసు మనసు తృప్తి పడటము ఆ బాధ నుంచి బయటపడటము ఇలాంటివి కొంచెం జరుగుతుంది ఎక్కువమంది ఆటలాడుకోకపోయినా ఒకరిని చూసి ఒకరు హా వాళ్ళు ఆడుకుంటున్నారు కదా మనము ఆడుకుందాము అనే ప్రోత్సాహంతో మళ్ళీ కొంతమంది వస్తారు వాళ్ళు శ్రమ మరిచిపోవడానికి కొంతమంది వాళ్ళ శ్రమ వల్ల వాళ్ళ వాళ్ళ మానసిక ఒత్తిడి మానసిక బలం ఇవన్నీ కూడగట్టుకొని ఆడుకోవడం ఇటువంటి వాటి వల్ల వాళ్ళకి ఎంతోకొంత హాయిని ఇస్తుంది సంతోషాన్ని ఇస్తుంది పగ పగలంతా చేసిన శ్రమంతా మరచిపోగలుగుతారు వాళ్ళ వల్ల ఎంత ఎంత ఆడుకోగలరు ఎంత ఆడుకోగలరు ప్రతి ఒక్కరు ప్రతి రోజు ఆడుకుంటారు సాయంత్రం అయితే రాగానే బయట రాగా ఇప్పట్లో లాగా టీవీలు అలాంటివి కాకుండా అప్పట్లో అలాంటివి లేవు కాబట్టి సాయంత్రం అయ్యి రాగానే ప అందరూ పనులన్నీ ముగించుకొని వాకిట్లో వచ్చి కూర్చొని వాళ్ళకి ఇష్టమొచ్చిన ఆటలు ఆడటం ఆడించడము ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు